తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి జరుగుతున్న కొన్ని ప్రత్యమ్నాయాలు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పరంగా ఒక ప్రభుత్వం ఇంగ్లీష్ భాషను మరొక ప్రభుత్వం తెలుగు భాషను ఈ తీసుకురావాలని ఎంతో పట్టుదలగా చేస్తున్న కృషి అయితే వచ్చే ఒక ప్రభుత్వం అయితే తెలుగు భాషను రద్దు చేద్దామని మరో ప్రభుత్వం అయితే తెలుగు భాషను రూపొందిద్దామని వీళ్ళు నిరంతరం చేస్తున్నటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు